హలో నా పేరు సుచిత్ర అండి మొన్న మీ సైట్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను బేబీది వెల్ఫేర్ కిట్ అని చెప్పి అదే అండి గిఫ్ట్ గిఫ్ట్ ప్యాక్ లాగా అన్నమాట పౌడర్ టాల్కం పౌడర్ సోపు బేబీ క్రీమ్ బేబీ ఆయిలు హెయిర్ ఆయిలు ఒక సెట్ డ్రెస్ ఉంటుంది కదా ఆ ప్రోడక్ట్ బుక్ చేశాను ఈరోజు డెలివరీ అయింది ఇప్పుడు ఓపెన్ చేశాను అండి అది యాక్చువల్గా అది ఇంకొకరికి గిఫ్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టినా ఇదే అన్నమాట ఓపెన్ చేస్తే డ్రెస్ రెండు చోట్ల చినిగిపోయిందండి తర్వాత వచ్చి పౌడర్ ఆల్రెడీ ఓపెన్ చేసినట్టే ఉంది తర్వాత క్రీమ్ అంతా లీక్ అవుతుంది సీల్ కూడా లేదు దానికి ఆల్రెడీ యూస్ చేసిన ప్రోడక్ట్లాగా ఉందండి ఇది నేను ఇంకొకరికి గిఫ్ట్ చేద్దామని తీసుకున్నాను మా రిలేటివ్స్ రిలేటివ్స్లో ఒక నా నా కజిన్కు వచ్చి పాప పుట్టింది తనకు ఇద్దామని అది ఆర్డర్ పెట్టాను అన్నమాట ఇక్కడ నేను మెడికల్ షాప్లో ఇక్కడ తీసుకుని ఉండచ్చు కానీ కొంచెం టైం ఉంది కదా అని చెప్పి నేను ఒక డ్రెస్ ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టి దాంతో పాటు దీన్ని ఆర్డర్ పెట్టాను ఇది ఈరోజు వచ్చింది ఓపెన్ చేస్తే ఆయిల్ ఆల్రెడీ లీక్ అయి పైన అంతా బాటిల్ అంతా అతుకొని ఉంది తర్వాత క్రీమ్ వచ్చి పైన సీల్ లేదు పౌడర్ కూడా ఆల్రెడీ ఓపెన్ చేసి యూస్ చేసినట్టు ఉందండి డ్రెస్ అయితే రెండు రెండు చోట్ల చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి దీన్ని ఎలాగా ఇంకొకరికి గిఫ్ట్ చేయగలనని అనుకుంటున్నారు మీరు చూస్తే ఇప్పుడు ఓపెన్ చేసి రిటర్న్ పెడదామని చూస్తే రిటన్ పాలసీ కూడా లేదు దీనికి నాకైతే ఖచ్చితంగా రిప్లేస్మెంట్ కావాలండి నా మనీ వేస్ట్ అయింది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఆర్డర్ పెట్టింది నేను ప్రోడక్ట్ మీరు చూడండి డెలివరీ చార్జితో పాటు కలిపి ఫైవ్ హండ్రెడ్ అయింది ఫైవ్ హండ్రెడ్ వర్త్ ప్రొడక్టేనా అండి అది పిల్లలకు ఒకరికి గిఫ్ట్ చేయాల్సిందే గిఫ్ట్ చేయాల్సింది మీరు ఎంత జాగ్రత్త తీసుకుని డెలివరీ చేయాలి ప్యాకింగ్ చేయాలి కానీ అది మొత్తం మొత్తం డామేజ్లో ఉంది ఒక్క ప్రోడక్ట్ అంటే అది కూడా సరిగ్గా లేదు సోప్ ఒక్కటే సీల్ సీల్తో పాటు ఉంది మిగతా అన్నీ ప్రొడక్ట్స్ ఓపెన్ చేసి యూస్ చేసిన లాగానే ఉంది నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అండి నాకు ఈ ప్రోడక్ట్ తీసుకోని అయితే నాకు మీరు రీప్లేస్మెంట్ చేసి ఇవ్వండి ప్లీజ్ అది ఇంకొకరికి గిఫ్ట్ చేయాల్సిన ప్రోడక్టు నేను చాలా ఆశపడి ఆ డ్రెస్ కలర్ పింక్ కలర్ ఉంది పాపకి బాగుంటుంది అని చెప్పి చూసి ఆర్డర్ పెట్టాను దయచేసి ఆ ప్రోడక్ట్ని తీసుకోని రిటర్న్ తీసుకుని నాకు రీప్లేస్మెంట్ ఇప్పించండి అది నాకు ఏదో ఒకటి ఈవినింగ్ లోపల మీరు నాకు కాల్ చేసి సజష్ చేయండి ప్లీజ్